ఆ గైడేనండి

ఆహా అన్నీ నాకు తెలుసు కాని ఎన్నో తారీఖు వస్తారండి మాకు ఇక్కడ చూసుకోవాలి కదా మేము కూడా గైడ్గా

ఆ ఆ

మీకు తెలియనివి కూడా మేము చూపెడతామండి అక్కడ అన్నీ మీకు తెలియకపోయినా కూడా మేము చూపెడతాం మేం వెంబడి ఉండి చూపెడతాం గోల్కొండ ఆ సలా మ్యూజియం నక్లీస్ రోడ్డు ఎన్ టి ఆర్ ఘాట్ ఇలా అన్నీ

నేనే దగ్గరుండి మీ అందరిని తీసుకెళ్లి చూపెడతానండి గోల్కొండ కిలతో సహా ఆ ఆ హోటల్ రూములు కూడా ఏర్పాటు చేస్తాం ఉండాలి అనుకుంటే మీరు

ఆ

మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొచ్చుకోండి ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ ఏసేస్తే మేము రసీదు ఇస్తాము ఎక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా మేమే రేపటి నుండి అన్ని చూపెడతాం ఆ